కరెంటు వల్ల అనేక రకాలైన ప్రమాదాలైతే సంభవిస్తాయి ఎక్కువగా కరెంట్ షాక్ కొట్టడం అంటే పిల్లల్ని కరెంట్కి దూరంగా ఉంచాలి అంతే కాకుండా మన ఇంట్లో వైరింగ్ లాగించేటప్పుడు వైరింగ్ అనేది కరెక్ట్గా లాగించకపోతే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదాలు కూడా ఉంటాయి సో ఆ వైరింగ్ లాగేటప్పుడు చాలా జాగ్రత్తగా లాగించుకోవాలి అంతేకాకుండా జాయింట్స్ ఉన్నచోట టేప్ అనేది కరెక్ట్గా చాలా జాగ్రత్తగా వేసి షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా కాపాడుకోవాలి